కానీ ఇప్పుడు క్రొత్త డిజిటల్ ఫోటోలు వచ్చేసాయి ఇప్పుడు అన్నీ శుభకార్యములకు ఈ క్రొత్త డిజిటల్ ఫోటోలనే వాడుతున్నారు దీనివల్ల మనకు ఎంతో సమయం మిగులుతుంది సమయం మిగులుతుంది సమయం మిగులుతుంది మరియు తొందరగా మనం అనుకున్న సమయంలో ఫోటోలను అందిస్తారు కానీ పాత ఫోటోలలో ఉన్న సెంటిమెంటు చాలా ఎక్కువ అనుకుంటున్నాను ఎందుకంటే మనం పాత ఫోటోలు చూసినప్పుడు మనకు చిన్నప్పుడి జ్ఞాపకాలు అన్నింటినీ మనకు గుర్తు చేస్తూ ఉంటాయి అందుకే పాత ఫోటోలలో ఎంతో సెంటిమెంట్ ఉంటుంది